రియల్ ఎస్టేటేనా అండి మాకు బాపట్లలో కొంచెం మంచి స్థలం కావాలండి అక్కడ అక్కడ కొంచెం బాగా బాగా కొంచెం ల్యాండ్ బాగా రేట్ ఖరీదైన బాగా డెవలప్ అయ్యే ఏరియాలో మాకు ల్యాండ్ కావాలండి కొంచెం తక్కువలో చూసి ముందు ముందు కూడా డెవలప్ అయ్యేటట్లు ఉండాలి ఆ ఏరియాలో మాకు కొంచెం ల్యాండ్ కావాలండి

అంటే మీరు తక్కువలో ఏమైనా చూసి

మా ఆలోచన ఏమిటి అంటే కొంచెం బాపట్లలోనే కొంచెం తక్కువలో అని ఎక్కడైనా కొంచెం ముందు ముందు కూడా అక్కడ డెవలప్ అయ్యేటట్టుగా ఉండాలని నేను అడుగుతున్నానమ్మా అదే అదే అదే నేను నేను అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తానండి వద్దామని అనుకుంటున్నాను ఒక రోజు చూసుకొని ఖాళీ చూసుకొని మీ దగ్గరికి వచ్చి కొంచెం దాని గురించి మాట్లాడాలి నాకు ఈ లోపల కొంచెం మంచి ల్యాండ్ చూసి మీరు అదే కొంచెం మాట్లాడి కొంచెం తక్కువలో రేపు డెవలప్ అయ్యేటట్టు ముందు ముందు రోజుల్లో కూడా డెవలప్ అయ్యేటట్టు ఉండాలి అదే కొంచెం

అంటే కొంచెం అంత ఎక్కువ కాదండి అంత తక్కువ కాదండి కానీ మాకు మటుకు ఖచ్చితంగా అక్కడ ల్యాండ్ కావాలి ముందు ముందు కూడా కొంచెం ఏమిటి అంటే ఒక ఇల్లు వేసుకున్నా కూడా నలుగురు మనుషులు ఉండాలి ప్లేసే కావాలండి ప్లేస్ ఉంటే మాకు మేము కట్టుకుంటాం కొంచెం మా ఫ్యామిలీ పెద్దది ఇంచు మించు ఒక ఐదు సెంట్లు అలా ల్యాండ్ ఉంటే కొంచెం మా ఫ్యామిలీ పెద్దదండి అందరం ఉండాలి కదా కొంచెం పెద్ద ఇల్లు వస్తుంది కదా అన్నట్లు నేను వచ్చి మిమల్ని బాపట్ల వచ్చినప్పుడు నేను మిమల్ని కంపల్సరీ కలుస్తానండి

ఓకే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్